టెక్నాలజీలో వృద్ధి మా జీవితాన్ని చాలా మార్చింది ఈ స్మార్ట్ఫోన్ ఇంటర్నెట్ని నేను ఖచ్చితంగా వాడుతాను టెక్నాలజీ కారణంగా చాలా ప్రపంచంలో చాలా పనులు చాలా సునాయాసంగా ముగించడానికి అవకాశం ఏర్పడింది ఉదాహరణకు ఎవరికైనా దూరస్తులకి డబ్బులు పంపించాలన్నా మరి దగ్గరగా వెళ్ళి ఇవ్వలేము కాబట్టి ఫోన్పే గూగుల్ పే లాంటివి చేస్తూ అవసరమైన వారికి ఆ డబ్బులను మనము పంపించవచ్చు ఎవరితో నేను వీడియో కాల్ మాట్లాడాలన్నా దూరంగా ఉన్న వ్యక్తులతో నేరుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఆర్డర్ చేయాలన్నా

లాభాలు ఉన్నాయని చెప్పచ్చు